హలో ఇది దివ్య వాళ్ళ ట్యూషన్ మ్యాడమా మాట్లాడేది దివ్య ఎలా చదువుతుందండి తన పర్ఫామెన్స్ ఎలా ఉంది స్టడీలో అండ్ మార్క్స్ మ్యాత్స్ బాగా చేస్తుందా అండి తన స్కోర్స్ ఎలా ఉన్నాయో చెప్తారా నాకొకసారి

ఓకే ఓకే స్పెషల్ స్పెషల్ కేర్ పెట్టండి ఇంగ్లీష్ ఐ మీన్ హిందీలో స్పెషల్ కేర్ చూపించండి

ఇంకా మ్యాత్స్లో

ఇంకా ఆర్ట్స్లో ఎలా ఉందండి ఇం ఇంకా ఇది డ్యాన్స్ అండ్ పర్ఫామెన్సెస్ కూడా నేను చూపిస్తున్నాను కదా అవి ఎలా పర్ఫామ్ చేస్తుందండి ఓకే అవునా స్టడీ విషయంలో అయితే హిందీయా హిందీ కొంచెం మీరు స్పెషల్ కేర్ పెట్టి తనకి బాగా నేర్పించండి నేనింత ఫీజ్ కట్టి మీ దగ్గరకు పంపిస్తున్నాను కాబట్టి హిందీ ఎగ్జామ్ అవునా సరే అండి మీరు బాగా చూసుకోండి ఓకే మీ దగ్గరకు పంపిస్తున్నాను సరే త్యాంక్ యూ అండి